హలో మ్యాడమ్ హలో అవునండి మా సర్వీస్ నచ్చిందా అండి మీకు ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి వెజ్లో ఉన్నాయి నాన్ వెజ్లో ఉన్నాయి స్టార్టర్స్ అన్నీ ఉన్నాయి మ్యాడమ్ అవునండి మీ అవునండి మీరు మా మీరు మా రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఉంటుందండి మీ ఫ్యామిలీతో వచ్చినా ఉంటుంది మీరు మీరు ఒక్కళ్ళే వచ్చినా కూడా డిస్కౌంట్ ఉంటుందండి ఫామిలీస్కి ఫ్యామిలీ సెక్షన్ సెపరేట్గా ఉంటుంది అవునండి అన్నీ ఫుడ్ అన్నీ ఫుడ్ డెలివరీ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నవండి మన రెస్టారెంటు అండ్ డెలివరీ డెలివరీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఏం ప్రాబ్లమ్ ఉండకుండా లేదండి ఆ బ్రాంచెస్ ఉన్నాయండి త్రీ ఫోర్ త్రీ ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి మీరు ఆర్డర్ చేసినా కూడా దగ్గరున్న బ్రాంచెస్ నుండే మీకు డెలివరీ అవుతుందండి ఫ్రెష్ ఫుడ్ డెలివరీ అవుతుంది అప్పుడు అప్పుడు చేసిందే ఇంకా డెలివరీ కూడా తొందరగా అయిపోతదండి ఇక్కడ రెస్టారెంట్లో ఉండే వెరైటీస్ అన్నీ కుడా ఆర్డర్ చేసుకునేటప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయండి అవునండి మంచిగానే ఉంటాయి ఆల్రెడీ మీరు ఎక్స్పెరీయన్స్ అయ్యారు కాబట్టి మీకు తెలిసుంటుంది ఇంకా వెరైటీస్ ఇంకా మీరు ట్రై చేయనివి చాలా ఉన్నాయి చెప్పండండి డిస్కౌంట్ ఉంటుంది ఎప్పటికప్పుడు అండ్ బాగుంటుంది ఓకే అండి ఓకే త్యాంక్ యూ